మూడు లక్షల యాభై ఎమ్మిది వేల ఆరు వందల యాభై ఆరు ఐదు లక్షల డెబ్భై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు లక్షల ఎనభై తొమ్మిది వేల ఏడు వందల యాభై తొమ్మిది లక్షల యాభై ఆరు వేల డెబ్భై ఎనిమిది మూడు లక్షల ముప్పై మూడు వేల యాభై ఐదు